వార్తల్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను తగినంతగా చూపించడంలేదు భారతదేశ జనాభాలో దాదాపు అరవై శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు కానీ వార్తల్లో వారికి సంబంధించిన సమస్యలు కేవలం ముప్పై శాతం మాత్రమే కవర్ చేయబడ్డాయి ఈ సమస్యల గురించి మరింత ప్రజలకు తెలియజేయడానికి వార్తలు మరింత సమగ్రమైన మరియు సమర్థవంతమైన పద్ధతిలో గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయాలి మొట్టమొదటిది పేదరికం గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు వారికి తగిన ఆహారం నీరు ఆరోగ్య సంరక్షణ లభించడం లేదు అవినీతి గ్రామీణ ప్రాంతాల్లో అవినీతి ఒక పెద్ద సమస్య అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల గ్రామీణ ప్రజలకు సేవలు సకాలంలో అందకపోవడం లేదా అసలు అందకపోవడం జరుగుతుంది ఆరోగ్యసమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు పట్టణ ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి ఇది అంటువ్యాధిల వ్యాప్తిని ప్రోత్సహిస్తుంది విద్యా సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు తరచుగా నిధుల కొరతతో బాధపడుతున్నాయి ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించడం లేదు మహిళలకు సంబంధించిన సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు వీటిలో లింగ వివక్ష హింస మరియు వేధింపులు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి మీడియా వాటి గురించి మరింత అవగాహన కల్పించడానికి కృషి చేయాలి మీడియా గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణించి అక్కడ ప్రజలతో మాట్లాడి గ్రామీణ సమస్యలపై నివేదికలు చేయడానికి మరియు విద్యార్థులు యువకులు మరియు ఇతర ప్రజలను ఈ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ప్రోత్సహించడానికి మీడియా మరింత చొరవ తీసుకోవాలి